ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గత ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి చాలా తేడా ఉంది ఎంతంటే అసలా మనం ఊహించలేనంత మార్పు వచ్చింది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల క్రితము కేరళా దేశంలో అక్షరాస్యతలో ప్రథమ స్థానం ఉండేది కానీ ఆ తరువాత ఇప్పుడు వచ్చేసేటప్పటికీ ఇరవై సంవత్సరాలకి గురైన మార్పుల వల్ల అంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు వల్ల ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రధమ రెండో స్థానానికి వచ్చింది అలాంటి విద్యా వ్యవస్థని అందించింది అంటే అంతకముందు కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉండేది ఇంగ్లీష్ మీడియం చదవాలంటే చక్కగా వాటిలోనే చదివి మంచి భవిష్యత్తు ఉండేదని అందరూ అనుకునేవాళ్ళు కానీ దానికి దీటుగా గవర్నమెంట్ పాఠశాలలను కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి అది ఉపాధ్యాయులకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తీర్చిదిద్దారు వసతిలన్నీ కల్పించి ఈ రోజు మన పిల్లలు అంతర్జాతీయ వేదికల మీద కూడా తెలుగు వాళ్ళమే అని చెప్పుకోని వాళ్ళ వాళ్ళ ప్రాంతంలోనే ఇంగ్లీష్లోనే వాళ్ళ ఫ్లూయెన్సీలో చక్కగా మాట్లాడి ప్రశంసలు పొందారంటే మనం తెలుగు వారిగా గర్వించదగ్గ విషయం అసల ఎంతంటే అసల అంతర్జాతీయ వేదికల మీద నేను తెలుగోడా అనే అనేటువంటి స్థితికి ఇది మన విద్యా వ్యవస్థ అనేది తెచ్చిన గత ప్రభుత్వం కానీ అలాగే దాన్ని కొనసాగిస్తున్న ఇప్పటి ప్రభుత్వాన్ని కానీ మనం చాలా ప్రశంసించాలి అలాగే ఇంకా ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అక్షరాస్యతలో ప్రథమంలో ఉంది అలాగే ఇంకొక విచారకరం ఏంటంటే విజయనగరం అనేది అక్షరాస్యలో చాలా తక్కువ ఉంది ఈ తారతమ్యతను తగ్గించి అక్కడ ఏదైనా మంచి విద్యావ్యవస్థకి తగిన ప్రణాళికలు అక్కడ ఉన్నటువంటి ఎంయూ కానీ విధ్యా అదే డీఈఓలు కానీ అక్కడ ప్రణాళికలు రచించి చక్కగా దాన్ని కూడా మిగతా రాష్ట్రానికి అనుబంధంగా అందరితో సమానముగా వచ్చే విధంగా అభివృద్ధి చేయాలనేది ఆకాంక్ష